ఆధ్యాత్మిక మన మనసు శరీరం ఆత్మను సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలాగ లక్షణాలను కలిగి ఉంటుంది తెలుగు సమాజంలో ఆధ్యాత్మిక కథ ఎంతో ప్రా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది ప్రజల జీవన శైలిలో ఎంతో భాగ్యమైనది ఆధ్యాత్మికత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వెదుడు ఆరోగ్యం ఇది ఏం చేస్తుంది అంటే ధ్యానం ధ్యానం ప్రార్తన భక్తి పాటలు వంటి ఒత్తిడి గురించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి శారీరక ఆరోగ్యం ఇదేం చేస్తుంది అంటే ఉపవాస దీక్షలను సత్యనిష్ట జీవశైలి యోగ సాధారణ వంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఆహార నియమాలు వీటిలో పౌరాణిక గ్రంథంలో సూచించిన ఆహార విధానం సాత్విక ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతాయి అనుకూలత మరియు దీర్ఘాయువు ఇదేం చేస్తుంది అంటే మత మతపరమైన ఆచారాలను దైవ దైవచింత శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది ఆధునిక జీవనంలో ప్రాశక్తి ఇప్పటి జనరేషన్లో ఒత్తిది అనారోగ్యం ఎక్కువగా ఉంటున్నాయి అయితే ధ్యానం యోగ మరియు సాత్విక ఆహార ప అలవాటులు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇది తెలుగు సమాజంలో ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని బలకరుస్తుంది కానీ దీని ఒప్పుకునే విధానం వ్యక్తిపరంగా మార్చవచ్చు సమతులమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు